హలో నమస్తే అండి ప్రోమో కోడ్ ద్వారా నేను మీ ఏజెన్సీ దగ్గర నుంచి ఒక టాటా సుమోని బుక్ చేయాలనుకోవున్నాను ట్రావెల్ ట్రావెల్ బుక్కింగ్ కోసము మా ఫ్యామిలీతో కలిసి నేను ఊటీకి మైసూర్కి ఎళ్లాలనుకొండాను మీతో ఎప్పుడు నేను బుక్ చేసుకుంటాను ప్రతీ సంవత్సరం మేము పిక్నిక్ వెళ్తాము ఫ్యామిలీతో కలిసి ఈ సారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లాలనుకున్నాము మీరు రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రతి సంవత్సరం మీతో కారు ట్యాక్సీ బుక్ చేసుకుంటున్నాను కాబట్టి మీతో ఎప్పుడు పది వేలు పదైదు వేలు చేస్తున్నారు ఈ సంవత్సరం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎలా తగ్గిస్తున్నారో అలాగే యాభై వేలు అయ్యే ట్రిప్పుని ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు చేసుకుంటే నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే మా ఇంట్లో నుంచే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్సు అండ్ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ఈ ఈ సారి ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను మీరు రిక్వెస్ట్గానే మేము ప్రతీ సంవత్సరం వస్తున్నామని మేము మీ కారు ఏజెన్సీస్ ద్వారా మీ ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే టాటా సుమోని బుక్ చేసుకొని ఒక ఇనోవాని కూడా బుక్ చేసుకొని పోతాం కాబట్టి ఈ సంవత్సరం మీరు తగ్గించాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత మరుసటి సంవత్సరం కూడా మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కన్యాకుమారి నుంచి అలాగే కాశ్మీర్ వరకు మీ సుమోలోనే ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాము డ్రైవరు కారు ఇచ్చినప్పుడు తిరిగి మీక్కూడా మేము డబ్బులు పే చేస్తాము కాబట్టి మీరు ఈ సహాయాన్ని చేయగలుగురు ఎందుకంటే మేం వెళ్లడమే కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు కూడా మీ ఏజెన్సీలోనే ట్యాక్సీని అడుగ అడగాలని వాళ్లకి మేము సహాయంగా చెప్తాము తిరిగి రావటానికి వెళ్ళటానికి మాకు సంతోషంగా ఉంటుంది మీ కారు వల్ల ఎందుకంటే సమయానికి ఎక్కడ అగాలన్నా ఎక్కడ చూడాలన్నా మంచి మంచి ప్రదేశాలు మీ ట్యాక్సీ వాళ్ళు ఆపి చూపిస్తారు ప్రతీ సంవత్సరం మీ ట్యాక్సీలోనే మేమేళ్తాము కాబట్టి ట్రిప్పుకి మీరు ఎలాగైనా మాకోసం తగ్గించగలరు ధన్యవాదాలు